నేను కొన్న సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి శారీస్ శారీస్ అంటే చాలా బ్యాడ్ గా ఉన్నాయి చెప్పుకోవడానికి అంత బాగాలేదు ఎందుకంటే అవి చాలా లావుగా ఉన్నాయి కొన్ని చోట్ల చినిగిపోయి ఉన్నాయి బోర్డర్స్ కరెక్ట్ గా లేవు ఆ నూల్ పోగులంతా తెగిపోయి ఉన్నాయి అండ్ ఆ చమ్కీస్ ఆ మిర్రర్స్ వచ్చిన వర్క్ మొత్తం పాడుగా అయిపోయాయి అసలు ఏం బాగలేదు సో నేను కూడా ఆ ప్రోడక్ట్ ని రిటర్న్ చేశాను దాని వల్ల నేను చాలా నెగటివ్ గా ఫీల్ అయిన కుర్తీస్ బాగా వచ్చాయి పాజిటివ్ గా ఉన్నాయి బట్ శారీస్ అలా లేవు కాబట్టి నేను శారీస్ ని రిటర్న్ చేసి ఆ అమౌంట్ ని రిఫండ్ చేసుకోవడం జరిగింది దీని వల్ల శారీస్ పైన ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా బ్యాడ్ గా ఉంది చెప్పుకోదగ్గా విషయాలు అయితే ఏం కనిపియడంలేదు దాని వల్ల నేను శారీస్ ని రిటర్న్ చేసేసాను అక్కడక్కడ చినిగిపోవడం ఆ మిర్రర్ వర్క్ అంత పడిపోయి ఉండడం బార్డర్స్ అంత నూలు పోగులు వచ్చేసి ఉండడం అండ్ సమ్వేర్ అక్కడ చినిగిపోయి ఉండడం శారీ నేను రిటర్న్ చేయడం జరిగింది